ఎండూరో బైకింగ్ అనేది మౌంటైన్ బైకింగ్ యొక్క ఒక రూపం దీనిలో డౌన్హిల్స్ మరియు ఎత్తు పైకి వెళ్ళడానికి ఉంటు ఉంటాయి ఇది కఠినమైన సాంకేత మార్గాలను దిగడానికి మరియు వాళ్ళ మార్గాలను అధిగమించడానికి రూపొందించబడినది ఎన్డిఓలో రేసింగ్లో రైడర్లు నిర్దష్ట విభాగాలలో సమయపాలన చేస్తారు కానీ సమయాన పులమైన సమయానుకూలమైన విభాగాల మధ్య తకుని సరిగా ప్రయోగా ప్రయాణించాలి ఎడిూరా బైకింగ్ అనేది మౌంటెన్ బైకింగ్ యొక్క ఒక రూపం ఇది ఫిజికల్ ఫిట్నెస్ మానసిక స సైద్యం మరియు బైకింగ్ బైక్ హ్యాండిల్గా నైపుణ్యాలను మిలితం చేసింది ఇది కఠినమైన మార్గాలను దిగడం మరియు పైకి వెళ్ళడం ద్వారా కష్టపడడం మరియు సవాలుగా ఉంటుంది అయితే ఇది చాలా సరదా మరియు వైవిద్యమైన క్రీడ కూడా న రెడ్బులు చెబుతుంది రెండిటిలో రేసులు రైడర్లు ప్రధానంగా లోతులు వైపు ఉండే దశల్లో సమ సమయ పాలన చేస్తారు మధ్యలో తటస్త బదిలి దశలు ఉంటాయి బదిలి దశలు సాధారణంగా సమయ పరిమితిలో పూర్తి చేయడానికి కానీ సేకరించడం సేకరించిన సమయంలో బాగా కానీ అని చెప్తుంది